ఏలూరు జిల్లా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తిలో వ్యవస్థలో ముఖ్యమైన పద్ధతులు పాడి పంట పశుసంక్షేమ సాంకేతికత మరియు నైతిక విలువలు కూడిన పరిశ్రమలు స్థాపించడం వాటిని అభివృద్ధి చెందించడం వంటి ముఖ్యమైన అంశాలతో ఏలూరు జిల్లా అనేది అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా ఏలూరు జిల్లాలో పరిసర ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఎక్కువగా వ్యవసాయా రంగం మీద పశు సంక్షేమం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ముఖ్యంగా వీటిలో ప పరిశ్రమంలోకి వచ్చేసరికి అది పశు పరిశ్రమ కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు ముఖ్యంగా జిల్లా మొత్తంలో క్యాబేజీ మరియు ఎక్కువగా ఉత్పత్తి చేన్ చేయడం కానీ ఉత్పత్తి చెందించడం కానీ వాటిని పండించి మళ్ళీ వేరే వేరే ప్రాంతాలకు సరఫరా చేయడం కానీ ఏలూరు జిల్లాని ముఖ్యంగా జరగడం జరుగుతుంది దీనికి తదితర అంశాల మీద తహతహ సహకారంతో వీటిని ముందుకు జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా దీని అభివృద్ధి చెందించడానికి ప్రాంత నాయకులు ప్రజలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు క్యాబేజీ ఆకుకూరలు మరియు గొర్రెలు వీటిని పెంచడం కాని అమ్మడం కాని ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు దీనివల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రాంత ప్రజలు పరిసర ప్రాంత శ్రామికులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇందువల్ల ఏలూరు జిల్లాలో ప్రధానంగా పాడి పం పాడి పంట పశు పశు సంక్షేమం అనేది ఎక్కువగా జరుగుతుందనే చెప్పవచ్చు